నమస్తే అండి రండి కూర్చోండి మీ జుట్టు ఎలా ఉంది ఈరోజు మీరు ఏ స్టైల్ చేయించుకోవాలి అనుకుంటున్నారు తప్పకుండా అండి మీ ముఖానికి తగ్గట్టుగా ఒక మంచి స్టైల్ చేద్దాం అయితే కటింగ్ చేసే ముందు నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి అనుకుంటున్నాను మనం కటింగ్ చేసిన తర్వాత కనీసం ఒక రోజు అయిన షాంపూ పెట్టకుండా ఉండడం మంచిది అండి అప్పుడే కటింగ్ సరిగ్గా సెట్ అవుతుంది ఇంకొకటి మీరు రెగ్యులర్గా మీ జుట్టును దువ్వుకుంటు ఉండాలండి అలా చేస్తే చిక్కులు పడకుండా ఉంటుంది అలాగే వేడి నీటితో కాకుండా గోరువెచ్చడి నీటితో తల స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అండి మంచిది అండి మీ జుట్టు రకాన్ని బట్టి ఇప్పుడు ఒక మంచి స్టైల్ చేద్దాం మనము మీకు ఏమైనా ప్రత్యేకమైన స్టైల్ కావాలంటే ఇప్పుడే చెప్పండి తప్పకుండా అండి మీరు ప్రశాంతంగా కూర్చోండి ఒక మంచి స్టైల్ చేద్దాము పర్వాలేదండి మనం ఇప్పుడు మొదలు పెడతాము